చెప్పండి ఎవరు ఓకే మేడం చెప్పండి అవునవునవును కొంచం హౌస్ది పెండింగ్ ఉంది నేను మీ నెంబరు మా రేలేటివ్స్ దగ్గర తీసుకున్నాను వాళ్ళకి ఇంటీరియర్ డిజైన్ బాగా చేసిచ్చారంట కొంచం మాకు కూడా మీ దిగ్గర ప్లాన్స్ ఏమేమున్నాయో వన్స్ మాకు ఎక్స్ ఓకే మీకు మెయిన్ బ్రాంచ్ ఎక్కడుంది హైదరాబాదులో వన్స్ ఒక్కసారి లొకేషన్ పంపిస్తారా వచ్చి విసిట్ అవ్వ ఏ టైమ్లో ఫ్రీ ఉంటారో చెప్పండి విసిట్ అవుతాం నేను కర్ణాటకాలో ఉంటాం అండి అవునా ఎక్కడా నేను హోస్పేట్లో ఉంటున్నాను హోస్పేట్లో ఎక్కడుందో మాకు చెప్పండి వన్స్ మేము వెళ్ళి కాంటాక్ట్ అయ్యి అడుగుతాం

ఓకే కొంచం ఇంటీరియర్ డిజైన్ యాస్ సూన్ యాస్ పోసిబుల్ ట్రై చేయగలరా ఇంకా ఒక టూ మంత్స్ తరువాత డేస్ ఏం బాగలేదంట మరీ లాగ్ సిక్స్ మంత్స్ వరకు బాగలేదని అంటున్నారు కొంచం ఎంత త్వరగా వీలైతే ఓకే అండి కొంచం మీ దగ్గర ఉన్న ప్లాన్స్ ఏక్సిక్యూటివ్ ఎలా చేసారో నాకు ఆల్మోస్ట్గా వుడెన్తో చేసినవి పెయింటింగ్స్ కొంచం మరీ ఎక్కువా బ్రైట్ కలర్ కాకుండా కొంచం లైట్ కలర్గా అలా కావాలి

మా రిలేటివ్స్ వాళ్ళు మొన్న వేయించారు చాలా బాగుంది మీ అది చూసి కొంచం ఇన్స్పైర్ అయ్యి ఇలా మేము కూడా చేయించుకుంటే ఎంత బాగుంటుంది కిచ్చెన్ లోపల సేమ్ పెద్ద హౌస్లో ఎలా చేశారో అలా చేశారు చాలా బాగుంది

కొంచం కాస్ట్ మరీ అంత హై కాకుండా కొంచం మినిమమ్లో ఉంటే

ఒక టూ ఇయర్స్ ఆర్ వన్ ఇయర్ లోపల నా మా రిలేటివ్స్ వాళ్ళు కూడా ఇంకొక హౌస్ ఇప్పుడు కట్టిస్తున్నారు ఒకవేళ మీరు నా వర్క్ చూసి అంతా ఓకే అననుకుంటే వాళ్ళకి మీ నెంబరే ఇచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి ఇలా వీళ్ళు బాగా ఫీచర్స్ బాగిస్తున్నారు ఇలా కాస్ట్ ఇంత ఇలా అని నేను వాళ్ళకి ఎక్స్ప్లేన్ చేయగలను ఓకే ఓకే మేడం ఓకే ఓకే మేడం ఓకే ఓకే మేడం థ్యాంక్స్